అవునండి చెప్పండి సార్ చెప్పండి సార్ ఓకే సార్ క్రౌడ్ అంటే ఎక్కడికక్కడ పోలీసుల్ని మేము ఎరెక్షన్ చేశామండి ఏ గేట్ దగ్గర గేట్ గేటు దగ్గర ఇద్దరినీ ఇద్దరినీ వేసామండి ఓకే అండి పెడతామండి ఓకే అండి అక్కడ ఉన్న అక్కడ రూమ్స్లో పెడతామండి అక్కడో సెక్యూరిటీ ఉంటారు రూమ్స్లో పెట్టిస్తాము అక్కడ అక టెంపుల్లో క్లియర్ అయ్యాక అందుల్లోకి వేసి రూమ్స్ వదులుతామండి ఉన్నారండి సేవావోలున్నారు సెక్యూరిటీస్ ఉన్నారు టీటీడీ బోర్డ్ మెంబర్స్ అందరూ ఉన్నారు ఓకేండి పోలీసులున్నారక్కడ టీటీడీ మెంబర్స్ ఉన్నారు ఇంకా సేవా వాళ్ళున్నారు ఓకే సార్ అక్కడే ఉంటారు సార్ మెట్ల మార్గం కాడా ఈ మధ్య పులులొస్తున్నాయి కదండి కొంత మందిని మేము కొంతమంది కొంతమందినే అలో చేస్తున్నాం అందరిని ఒకసారే కాకుండా అవునండి కొంతుం అంటే పులులెక్కువ రావడంవల్ల ఎక్కువ మందినే అలో చేస్తున్నాం అలో చేస్తున్నాం ఓకే అండి